నమస్కారం నేను మీ హొటెల్కి గంట క్రితం వచ్చాను బిర్యాని తీసుకున్నాను తిందామని అది ఓపెన్ చేస్తే పాడైపోయి ఉంది అందుకు మీకు రిపోర్ట్ ఇవ్వాలని వచ్చాను దానివల్లన నాకు నష్టం కలిగింది మీరు ఏం చేస్తారు తిరిగి నాకు డబ్బులు ఇస్తారా లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలా ఇవ్వాలి కంప్లైంట్